హలో నమస్కారం అండి స్విగ్గి రెస్టారెంట్ వాళ్ళ నేను ఒక రెండు గంటల క్రితం మీ రెస్టారెంట్ నుండి ఒక ఆహార పదార్ధముని ఆర్డర్ పెట్టుకున్నాను కానీ ఆ ఆర్డర్ అనేది నాకు ఇంతవరకు డెలివరీ కాలేదు పైగా అది చూపియటం ఏమిటి అంటే నాకు డెలివెర్డ్ అని చూపిస్తుంది నాకు అది నా దగ్గరికి ఇంకా రాలేదు కానీ అది నాకు డెలివెర్డ్ అని చూపిస్తుంది కానీ నా చేతికి మాటికి ఆ ఆహార పదార్థం అనేది ఇంకా అందలేదు కొంచెం మీరు దీనిపైన చర్య తీసుకుని ఏమైందో కొంచెం వివరాలను నాకు తెలియజేయగలరా ఇంకా ఆహారం అనేది ఎవరైనా సరే వాళ్ళకి ఆకలిగా ఉన్నప్పుడు పెట్టుకుంటారు కానీ మీరు ఇంత ఆలస్యం చేసి అది ఇంకా డెలివరీ చేయకుండా పైగా డెలివెర్డ్ అని చూపించేటట్టు చూపిస్తే ఎవరికైనా సామాన్యంగా కోపం వస్తుంది ఇంకొకసారి మీ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకోవాలనిపించదు కాబట్టి దయచేసి ఆ ఆర్డర్ గురించి వివరాలను నాకు చెప్పండి నేను మీకు ముందుగా ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి నాకు పంపించండి లేదా కనీసం ఆ ఆహార పదార్థాన్నీ అయినా ఇప్పుడన్నా క్రమంగా పంపించండి ధన్యవాదాలు